శీతల పానీయాలు లేదా ఇతర ప్యాకింగ్ జ్యూస్ల వల్ల మనకు వచ్చే ప్రయోజనాల కన్నా అప్రయోజనాలే ఎక్కువ ఎందుకంటే అవి ఎప్పుడూ వాళ్ళు ప్యాక్ చేసి మనకోసం అమ్ముతూ ఉంటారు అట్లాంటివి తీసుకోవడం అట్లాంటి తాగడం కన్నా మనకి ఎంత తాగాలి అనిపించిన ఎంతా ఉడకపోతలో ఉన్న ఎంత అది సమ్మరైన కూడా ఇంట్లో చేసిన రసాలు ఇంట్లో ఇంట్లో చేసుకున్నా లెమన్ వాటర్ అయినా కాని ఇంట్లో చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ అయినా కాని ఇంట్లో చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ అయినా కానీ ఏదైనా వాటర్ తాగడం కూడా బెట్టరే దానికన్నా వీటి అన్నిటికన్నా వాటరే బెట్టర్ ఇంకా చెప్పాలంటే ఎందుకంటే బయట ప్యాక్ చేసి అమ్ముతున్నా జ్యూస్లు కానీ బయట ప్యాక్ జేసి అమ్ముతున్న కూల్ డ్రింక్స్ కానీ వాటిలో చాలా కెమికల్స్ కలుస్తాయి పెస్టిసైడ్స్ కలుస్తాయి ఈ కూల్డ్రింక్స్ అన్నీ ఆ కార్బోనేటెడ్ వాటర్ అనమాట కార్బోనేటెడ్ వాటర్ వల్ల మనకి మనం ఎక్కువ లావైపోతాం లేదా మన బాడీ కడుపు నిండిపోతుంది అనమాట అది ఆ జ్యూస్ తాగగానే మనకి కడుపు నిండిపోతుంది ఇంక ఫుడ్డు కానీ ఏదీ పట్టదు దాని వ దానికన్నా మనం ఇంట్లో చేసుకున్న రసాయలు ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంట్లో జేసుకున్న రసాయనాలు తాగడం ఎక్కువా శ్రేష్టమని నేను చెప్తాను ఎందుకంటే బయట ఇ ఒకవేళ మనం బయట కొనుక్కొని తాగిన జ్యూస్ అయినా కూడా వాడు అందులో ఏదో కలర్ కాని ఏదో ఒక కెమికల్ కానీ వాడు మిక్స్ చెయ్యందే మనకు అయితే ఇయ్యడు ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది మనం న్యాచురల్ కలర్ తోని నేచురల్గ నేచురల్గా మనం తాగాలి మనం చక్కెర లేకుండా ఐస్ లేకుండా అని మనం అనుకుంటాము వాడక్కడా చక్కెరేస్తాడు ఐసేస్తాడు లేదా అంటే ఏదన్నా కెమికల్ పౌడర్ లాంటిది కలుపుతాడు కలర్ కోసం లేదా టేస్ట్ కోసమో లేదా ఫ్రెష్నెస్ కనిపించడం కోసమో లేదా అక్కడ ఫ్రూట్స్ ఎప్పటివి వేస్తాడో లేదా వె మనకు ఇచ్చిన వాటర్ ఎప్పటిది వేస్తాడో ఐస్ పీస్లు ఎప్పటివి వేస్తాడో ఆ కెమికల్ ఏంటిదో అదేది మనకైడియా లేదు ఒకవేళ ప్యాక్డ్ ప్యాక్డ్ జ్యూసెస్ కానీ ప్యాక్డ్ బేవరేజెస్ ప్యాక్డ్

అట్లా సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మనం అవి ఎట్లా తాగుతం అది ఎప్పుడో తయారై ఉంటుంది మనం ఫ్రిజ్లో పెట్టుకొని పెట్టుకొని తాగాలంటే అది కూల్ అయ్యాక తాగాలంటే అది కూలవ్వాలి మనం తాగాలి అక్ అందులో ఉన్నా బ్యాక్టీరియా కానీ అందులో ఉన్నా కెమికల్స్ కానీ అందులో ఈవెన్ అందులో బ్యాక్టీరియో ఫామ్ అవ్వదు కెమికల్స్ అన్నీ తెలియొద్దు అని కూడా వాడు ఏదో ఒక కెమికల్ యూజ్ చేసే ఉంటాడు దానికి ఇంకా దాంట్లో వాడేది కార్బొనేటెడ్ కార్బన్ డయాక్సైడ్ కార్బొనేటెడ్ వాటర్ కాబట్టి మన హెల్త్కి అస్సలు మంచిది కాదు దానికన్నా మనం ఇంట్లో చేసుకుని తినేది ఇంట్లో చేసుకుని తాగేదె బెట్టర్ అని నేను అనుకుంటాను